హలో ఏమండి మేము ఇప్పుడు కేరళ వెళ్ళాలి అనుకుంటున్నాం అండి ఇప్పుడు రైలు ప్రయాణం చేయడానికి టికెట్కి మాకు ఎంత అవుతుంది అండి ఐదు మంది ఉన్నాము ఐదు మంది ఉన్నాము అలాగ

అలాగా అండి అలాగైతే పర్లేదు అండి చేయండి అండి ఇప్పుడు మనకు స్లీపింగ్ క్లాస్లో తినడానికి ఉండడానికి అంతా సౌకర్యంగా ఉంటుంది కదండి మేము మా దగ్గర కొంత క్యాష్ ఉంది అండి ఇంకొంత మా దగ్గర అకౌంటులో అనేది ఉంది మీకు అలాగా చేయ చేసే అవకాశం ఉందా అండి పేమెంట్

అలాగా అండి ఇప్పుడు మనకు వెళ్ళడానికి ఎంత సమయం పట్టవచ్చు అండి అక్కడికి

అలాగా అండి అలాగా అండి అలాగే అండి ధన్యవాదాలు అండి

ఇప్పుడు మనకు అందులో అకౌంటు నుంచి పంపిస్తే తక్కువ పడుతుందా అండి క్యా డబ్బులు ఇస్తే తక్కువ పడుతుందా అండి టికెట్కి అలాగా అండి అలాగే అండి మేము వస్తాం అండి అయితే మేము ఇవాళ సాయంకాలం వేళ వస్తాము ధన్యవాదాలండి